భారత ప్రభుత్వం ప్రజలకు వ్యాధి చికిత్స మరియు నివారణ గురించి తెలియజేయడానికి వివిధ విద్య మరియు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్ ఎన్సిడిసి తన నెలవారి వార్తలేక సిడి అలర్ట్ ద్వారా సంక్రమణ వైద్యులపై సమాచారాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది వైద్య నైపుణ్యాలు ఆరోగ్య నిర్వాహకులకు మరియు వ్యక్తులలో విస్తృతంగా పంపిణీ చేయబడుతుంది అదనంగా ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్ డయాబెటిక్స్ కార్డియోవాస్కలర్ డిసీజ్ అండ్ స్ట్రోక్ ఎంపీసిడిసిఎస్ వంటి కార్యక్రమాలను ప్రారంభించింది ఇది మౌలిక సాదుపాయాలు మానవ వనురా అభివృద్ధి ఆరోగ్య ప్రమోషన్ ముందస్తు రోగ నిర్దారణ నిర్వహణ మరియు రేఫర్లను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు మొదటి అవుట్రీచ్ క్యాంపులు మధుమోహం రక్తపోటు మరియు సాధారణ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించడానికి అవకాశవాద స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించబడతాయి రెండు జనాభా అధికారం స్క్రీనింగ్ సాధారణ నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల జనాభా అద ఆధికారిక స్క్రీనింగ్ కోసం మార్గదర్శనాలు జారి చేేయబడ్డాయి మూడు ఆయుష్ ఏకీకరణ సాధారణ నాన్ కమ్యూనికేబుల్ వ్యాధి నివారణ మరియు నిర్వహణ కోసం ఆయు సౌకర్యాలను మరియు పద్ధతులను ఎన్పిసిడిసిఎస్ సేవలతో అనుసంధానించడానికి ఒక పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది

ఫిల్ ఎపిడోమాలజీ శిక్షణ కార్యక్రమం ఎఫ్ఈటిపి వంటి వివిధ శిక్షణలను కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి